నేను అరోమా పేస్ వాష్ అండ్ డే అండ్ నైట్ క్రీం తీసుకున్నానండి అది చాలా బాగుందమ్మో నేను వాడిన ప్రతీ చా ఎక్సైట్ అయిపోయాను చాలా ఆనందం అనిపించింది చా క్రీం వాడాను నాకు పేస్ మీదున్న డార్క్ స్పాట్స్ అన్నీ పోయినాయి చాలా ఫేర్గా చాలా వైట్గా నీట్గా క్లీన్గా చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీగా అయ్యాను ఎందుకంటే ఫంక్షన్ ఉంది ఇంట్లో అనిచెప్పేసి చాలా క్రీమ్స్ అయితే వాడాను నాకేదీ పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు ఇది వాడినప్పుడు మాత్రం ఒక జస్ట్ ఫైవ్ డేస్ వాడిన ఈ క్రీమ్స్ వాడాను పేస్ వాష్ వాడాను జస్ట్ ఫైవ్ డేస్లో నాకు రెజల్ట్ తెలిసిపోయింది చా ఆ తేడా తెలిసిపోయింది మాట చాలా బాగుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను చాలా ఆనందం వస్తుంది అందరికి చెప్తున్నాను తీసుకోండి మీరు తీసుకోండి మీరు తీసుకోండని సో మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అరోమా పేస్ వాష్ డే అండ్ నైట్ క్రీం చాలా బాగుంది కలర్ అయితే మీరు అనుకున్న కలరుకన్నా ఇంకా ఇంకా ఎక్కువగా ఎక్కువ కలర్ వస్తారు అంత బాగుంది నేనైతే నిజంగా మా వాళ్ళు అందరు అడుగుతుంటే నేనైతే ఆనందంతో చాలా ఆనందం వచ్చేసింది ఇంకా నా మనసులో చాలా హ్యాపీ అయ్యాను చాలా చక్కగా ఉంది కానీ ఈ క్రీం వాడడం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుంది నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది మీకు ఏవరికైనా కావల్సితే ఆర్డర్ చేసుకోండి అరోమా నెంబర్ వన్ క్రీం అండ్ పేస్ వాష్ అని చెప్పగలను ఎందుకంటే వాడాను కాబట్టి కానీ నాకు ఆ క్రీం వాడడం వల్లైతే చాలా హ్యాప్పీ అనిపిచ్చింది సో నేను నేను కూడా నా స్కిన్ కూడా ఈ పొల్యూషన్ నుంచి కాపాడుకున్నట్టు అయ్యింది సో అందునిబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది